ఇంట్లో వంట కోసం మనము ఎల్పిజి సిలిండర్ సులభంగా ఈరోజులల్లో అందరము వాడుకుంటున్నాము కానీ ఆ రోజులల్లో ఎల్పిజి సిలిండర్లు అనేటివి ఉండక లేవు కానీ ఇలా ఈ రోజులల్లో మాత్రం చాలా మొత్తం మనము ఎల్పిజి సిలిండర్లు వాడటం వల్ల చాలా జాగ్రత్తగా భద్రతగా ఉంచుకోవాలి ఎందుకంటే ఎల్పిజి సిలిండర్లో అలో అందులో ఉండే గ్యాస్ వల్ల మనకి చాలా ఇబ్బందులకు కూడా గురి అవుతాము అలాగే మనం చూసుకున్నట్టయితే మనకి ఈ రోజులల్లో చాలా మంది చాలా వాటిలల్లో సిలిండర్లు కాలిపోవడం కాని చాలావరకు జరుగుతున్నాయి మనము దానికి ముందుగా జాగ్రత్తల జాగ్రత్తల గురించి చెప్పుకుందాం ఆ జాగ్రత్తలు ఏమేమిటి అంటే మనం ఎప్పుడైనా మనం వంట చేసుకున్న తర్వాత మనము ఎక్కడికైనా మనము రోజు వంట చేసుకుంటాం కాబట్టి మనం ఎప్పుడైనా రోజు వంట చేసుకునేటప్పుడు మనం వంట చేసుకున్న వెంటనే మనము సిలిండర్ని ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి ఆఫ్ చేసుకొని అలాగే మనం గ్యాస్ దగ్గర కాకుండా అలాగే మనము సిలిండర్ బుడ్డీ సిలిండర్ దగ్గర కూడా బంద్ చేసి పెట్టుకోవాలి అలాగే ఎప్పుడైనా మనకి ఎండాకాలంలో చూసుకున్నట్టయితే ఆ ఎండకు బాగా కొంతమంది చాలామంది వరకు రేకులు ఉంటాయి కదా ఆ రేకుల వేడి వల్ల ఆ రేకుల వేడి వల్ల ఆ సిలిండర్ పైన కూడా హీట్ వల్ల చాలా ఇళ్ళల్లో అవి కాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకొరకు మనము ఎవరైనా వంట చేసేటప్పుడు కానీ అది సడన్గా వచ్చినప్పుడు కానీ మనము ఏదైనా తడి బట్ట తీసి దానిపైన వేస్తే కొంత వరకు మనము జాగ్రత్తగా ఉండాల్సి ఉం ఉంటుందని నేను చెప్తున్నాను అలాగే మనం ప్రతిసారి వెంట వంట చేసుకున్న తర్వాత మూసి మూసివెయ్యాలి దాన్ని మూసి వేసిన తర్వాత అలాగే అక్కడ ఉన్న సిలిండర్ని కూడా ఆఫ్ చేసి మూసేసి పెట్టుకోవాలి అలాగే ఈ ఈరోజులల్లో మనము వంట చేసుకోవడానికి సులభంగా పొయ్యి ఎవ్వడ ఎవ్వరూ కూడా వాడటం లేదు కావున మనము సిలిండర్ పొయ్యి మీద వాడుకునేటప్పుడు ఇలా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చాలా ఈ రోజులల్లో ఈ గ్యాస్ అదంతా లీక్ అవ్వడము చాలా జరుగుతున్నాయి అలాగే స్మెల్ రావడం అలాంటివి ఏవి వచ్చినా మనం కొంచెం ముందు జాగ్రత్త కొద్దీ దాన్ని ఆఫ్ చేసి పెట్టు పెట్టుకోవడం కాని అలాగే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే స రహదారి కచ్చియ్యాలి దాన్ని ఒక రహదారిని అనేదాన్ని మనము చూసుకోవాలి మనకు మెయిన్గా ఎప్పుడైతే ఆ మంటలు వస్తాయో మనం ఒక తడి జోరబంత జోరబంధా అంటే అది మనకి కొబ్బరి తాడుతో ఆలా చెయ్యబడుతుంది ఆ కొబ్బరి తాడు అనేది దాన్ని కొంచెం మనం వాటర్ మనకు అవైలబుల్గా ఆ జోరబంతను మనము మనము సులభంగా రోజు మన ఇంట్లో కింద కాలి కిందకి వాడుకుంటాము అదే మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అది తీసి మనము గ్యాస్కి ఒక్కసారి తడి నీళ్లలో వేసి అది వేస్తే కొంత వరకు జాగ్రత్తగా ఉండటం మళ్ళీ మనం మెయిన్ జాగ్రత్త ఎక్కడ ఉండాలంటే మనం ఎప్పుడైనా వంట చేసుకున్న తర్వాత దాన్ని మూసెయ్యాలి అలాగే చాలామంది జనాలు గ్యాస్ కాడ బంద్ చేసినాంలే అని అనుకుంటారు కానీ బుడ్డీ దగ్గర బంద్ చెయ్యకుండా అలానే ఉంటారు కానీ దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉన్నాయి మిడిల్లో గ్యాస్ లీక్ అవ్వడం కాని ఇలాగ చాలా ఉంటాయి నష్టాలు అలాగే మిడిల్లో గ్యాస్ లీక్ అయ్యి ఇల్లంతా అంటుకున్న సమస్యలు చాలా న్యూస్లల్లో వార్తలల్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజులలో గ్యాస్ సిలిండర్ వల్ల చాలా భద్రతగా జాగ్రత్త జాగ్రత్త గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇదైతే మెయిన్ అలాగే నీళ్లు పోయి నీళ్లు మనం వెంటనే వాటర్ పోసుకున్నట్టయితే మనం మన కిచెన్లో ఉంటాం కాబట్టి మన వంటగదిలో ఉన్నప్పుడు మనకి పక్కనే వాటర్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనము అట్లనే ఆ వాటర్ అనేటివి తీసి దానిపైన పోస్తే అది కొంచెం మంటలు తగ్గే అవకాశం ఉంటది అలాగే అది బాగా మంటలు వచ్చినాయి ఎట్టి పరిస్థితిలో చాలా అది అందులో సిలిండర్ అనేది గ్యాస్తో మొత్తం గ్యాస్ అని ఉంటుంది కాబట్టి అవి చాలా మంటలు వస్తాయి చాలా మనం ఈ వార్తలలో చూస్తునాం చాలామంది ఈ ఈ గ్యాస్ల వల్ల చనిపోయిన వ్యక్తులు కూడా మనకి చాలామంది ఉన్నారు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఈ ఎల్పిజి సిలిండర్ వాడేటప్పుడు మనము వెంటనే మనము వంట చేసుకున్న తర్వాత వెంటనే మనం బంద్ చేసి మనం ఎప్పుడు ఈ రోజులల్లో మనం పల్లెటూళ్ళల్లో చూసుకున్నట్టయితే చాలా వరకి జనాలు ప్రొద్దున్న వంట చేసుకొని అలాగే పనిలో పడి మొత్తం ఆగమాగం అయికుంటూ పనికి వెళ్ళాలి టైం అవుతుంది ఇలా అనుకొని అలానే పెట్టి వెళ్తారు కానీ దానివల్ల నష్టాలు ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి ఇలాంటి జాగ్రత్తలు మనం వెంటనే వంట చేసుకున్న తర్వాత వెంటనే మనం గ్యా చాలా వరకి జనాలకి తెలియనిది ఏందంటే గ్యాస్ దగ్గర బంద్ చేసినాం కదా ఏమి కాదు అని అనుకుంటరు కానీ మనం మెయిన్గా గ్యాస్ దగ్గర అలాగే మనము సిలిండర్ దగ్గర కూడా బంద్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా ఏ నష్టాలు ఉండవు అలాగే ఇంకా ఎండాకాలంలో అయితే మనం మెయిన్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ వేడికని మొత్తం ఆ వేడి ఈ వేడి వల్ల అది గ్యాస్ మొత్తం లీక్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఇలా జాగ్రత్తలు చాలా మళ్ళీ ఇంకా వే భా ఏ బాగా ఏజి ఉన్న ముసలి వాళ్ళకి కాని ఇలా సిలిండర్ గురించి తెలియదు వాళ్లు తెలియక చాలా పొరపాట్లు ఇలా పొరపాట్లు ఇలానే చేస్తూ ఉంటారు గ్యాస్ దగ్గర బంద్ చేసినాంలే అనుకోని ఇక్కడ ఎందుకు ఇంక బంద్ చెయ్యడం అని కానీ దానివల్లనే చాలా నష్టాలు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనము మెయిన్గా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే మనం వంట చేసిన తర్వాత గ్యాస్ దగ్గర గ్యాస్ దగ్గర బంద్ చేసి అలాగే సిలిండర్ దగ్గర కూడా బంద్ చెయ్యాలి అలాగే ఒకవేళ మనం అనుకోని అనుకోని సమయంలో గ్యాస్ లీక్ అయిందంటే మనం ఏం చేసుకోవాలంటే ఇంకా ఆ సమయంలో ఏముండదు కాబట్టి మనం కొబ్బరి తాడుతో చేసిన ఆ జోరబంత అనేది అయితే వాటర్లో తడిపి వాటర్ దానిపైన పోసి దానికి చుడితే అలాంటివి ఏముండవ్ అలాగే మనకి పక్కన కొన్ని వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ తీసి పొయ్యాలి మళ్ళీ చాలామంది వంటలు ఆలోచించుకుంటూ ఏదేదో ఆలోచించుకుంటూ అలాగే గ్యాస్ దగ్గర ఇట్లా అజాగ్రత్తగా ఉండటం వల్ల కూడా చాలా నష్టాలు ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మెయిన్గా మనము ఇంట్లో వంట కోసం ప్రతిదానికి మనం ఎప్పుడు ఈ కాలంలో పొయ్యి అనేది ఎవ్వరు సహజంగా వాడటం లేదు అందరూ ఎల్పిజి సిలిండర్లు వాడుతున్నారు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి తీసుకోవాలి మనము వంట చేసుకున్న వెంటనే మనం అక్కడ గ్యాస్ బంద్ చేసుకున్నట్టయితే మనకి ఏ నష్టాలు కూడా ఉండవని చెప్తున్నా అలాగే మనకి ఇంకా వెంటనే గ్యాస్ బంద్ చేసుకొని ఆ జోరబొంతను తీసి దానిపైన కప్పినట్టయితే అలాగే మనము దాని దగ్గర బంద్ చేసినాంలే ఇంకెందుకు అని అలా అనుకోకుండా మనం వెంటనే గ్యాస్ బంద్ చేసి అది కూడా బంద్ చేసినట్లయితే ఏమి కూడా ఉండవు ప్రతిసారి మనం వంట చేసిన వెంటనే దాన్ని మూసివెయ్యాలి అలాగే సిలిండర్ను తొలగించడానికి రహదారి కచ్చియ్యాలి అని ఒక ఆయుధం అన్నట్టు అలాగే ప్రయాణానికి వంటకి నిశ్చితగా ఉండండి అలా మనం ప్రయాణం చేసేటప్పుడు కాని ఇలా వంట చేసినప్పుడు కాని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది పెట్రోలియం అనేది అందులో ఉంటుంది కాబట్టి అనుమతి బ్రండుల తయారన యోజలన అవసరించుతుందది ఇట్లా బండల బండల ఇట్లా చేస్తుంది కాబట్టే మనం దా దాని వైపు చాల జాగ్రత్తగా ఉండాలని ఈ ఎల్పిజి గ్యాస్ గురించి నేను చెప్పిన జాగ్రత్తలు ఇవి